దగ్గరలోని పట్టణాలకు నగరాలకు ప్రయాణించేటప్పుడు నేను ముందుగా ఎదుర్కొనే సమస్యలలో మొదటిది రోడ్ల నిర్మాణం రోడ్లు అనేవి గుంతలు పడి ఉండడం వల్ల ఎక్కువ దూరం ప్రయాణం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు రోడ్లు వేస్తున్నా అవి మరమ్మత్తులు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవస్తుంది